ఏలూరు జిల్లా విభిన్న ఆసక్తులను తీర్చ గల అనేక చారిత్రక సాంస్కృతిక మరియు సహజ ఆకర్షణ కలిగి ఉంది కొల్లేరు సరస్సు చూసినట్లయితే భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరు సరస్సు ప్రకృతిని ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుంది బోటు పర్యటనలు అందుబాటులో ఉన్నాయి సందర్శకులు వివిధ రకాలను చాపలు పక్షులు మరియు ఇతర వన్యప్రాణులతో సహా సరస్సు యొక్క గొప్ప జీవన వైవిధ్యాన్ని చూసేందుకు వీలు కల్పిస్తూ ఉంటుంది కొల్లేరు పక్షుల ఆభరా అభయారణ్యం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటైన ఈ పక్షుల అభయారణ్యం పక్షి వీక్షకులకు స్వర్గధామంగా ఉంటుంది ఇందులో మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే పెలికాన్లు ఫ్లెమింగోలు మరియు సైబీరియన్ క్రేన్లు వంటి వలస పక్షులతో సహా రెండు వందల రకాల పక్షులకు ఇక్కడ నిలయంగా ఉంటుంది ఈ అభయారణ్యం ఈ అద్భుతమైన జీవులను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది ద్వారక తిరుమలలో ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఆలయానికి ప్రసిద్ధి ఆలయం యొక్క క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు నిర్మలమైన వాతావరణం భారతదేశం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది కొండపల్లి కోటను చూసినట్లయితే పదహారవ శతాబ్దానికి చెందిన చారిత్రక కోట కొండపల్లి కోట చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా వీక్షకులను ఆనందింప చేస్తాయి కోటలో ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర నుండి కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియం కూడా ఉంది గుంటుపల్లి గుహలు చూసినట్లయితే ఏలూరు సమీపంలో ఉన్న గుంటుపల్లి గుహలు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి బౌద్ధ గుహల సమూహం లాంటిది ఈ గుహలు క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలను కలిగి ఉంటాయి ఈ ప్రాంతం యొక్క బౌద్ధ వారసత్వం గురించి ఒక సంగ్రహ లోకనం అందిస్తాయి ఏలూరులోని బుద్ధ పార్క్ని చూసినట్లయితే బుద్ధ భగవానుడికి అంకితం చేయబడిన నిర్మలమైన ఉద్యానవనంగా చెప్పుకోవచ్చు ఏలూరు బుద్ధ పార్క్లో ప్రకృతి దృశ్యాలతో పాటు కూడిన తోటలు ఉద్యానవనాలు నీటి వనరులతో పాటు పెద్ద బుద్ధుని విగ్రహం ఉంటుంది పార్క్ విశ్రాంతి మరియు ప్రతిబింబం కోసం ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది దేవాలయాలు చూసినట్లయితే ఏలూరులో మధ్య ఆంజనేయ ఆంజనేయ స్వామి దేవాలయము ఆచంట రామేశ్వర స్వామి దేవాలయము అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటి అనేక అందమైన దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు ప్రాంతం యొక్క మత విశ్వాసాలు మరియు వాస్తు శిల్పం గురించి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉన్నాయి ఈ నిర్దిష్ట ప్రదేశాలతో పాటు ఏలూరు సాంప్రదాయ కళలు చేతి పనులు మరియు వంటకాలతో కూడిన శక్తివంతమైన సంస్కృతిని కూడా అందిస్తూ ఉంటుంది ఏలూరులో చేయవలసిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడడానికి అందుబాటులో ఉన్నాయి ఆనందకరమైన షాపింగ్ అనుభవం కోసం శుభం గ్రాండ్ ప్రముఖ షాపింగ్ మాల్ను సందర్శించండి ప్రత్యేకమైన సావనీర్లు మరియు హస్త కళలను కనుగొనడానికి స్థానిక మార్కెట్లను అన్వేషించండి సుగంధ ద్రవ్యాలు మరియు రుచులు వినియోగానికి ప్రసిద్ధి చెందిన రుచికరమైన ఆంధ్రప్రదేశ్ వంటకాలను మరియు నమూనాను తయారు చేయడానికి వీలుగా ఉంటుంది